సన్నివేశం బ్యాంక్ నుండి ఆధార్ అనుసంధానానికి సంబంధించిన సందేశం నేను ప్రియమైన బ్యాంక్ నేను నా పేరు నందు నా ఖాతా నెంబరు ఒకటి ఒకటి సున్నా సున్నా రెండు రెండు ఒకటి ఒకటి మూడు మూడు ఎనిమిది ఎనిమిది నుండి నా ఆధార్ కార్డు అనుసంధానాన్ని పూర్తి చేయాలి కారణంగా సబ్సిడీ చెల్లింపులు నిలిపివేయబడిన విషయాన్ని మీరు సందేశంలో చదివాను దయచేసి ఆధార్ అనుసంధానాన్ని నా బ్యాంక్ ఖాతాలో శీగృహ చేయండి నాకు మార్గదర్శకతను అందించండి నేను పూర్తి వివరాలను సమర్పించి ఏవైనా ఆవశ్యకతమైన ప్రక్రియలను అనుసరించి ఈ సమస్యను పరిష్కరించగలిగే మార్గం నుంచి దయచేసి నాకు సూచించండి ధన్యవాదాలు